భారత దేశంలో నృత్యం కళాకారులపై బాలీవుడ్ ప్రభావం చాలా గణనీయం బాలీవుడ్ సినిమాలు వారి నృత్య దృశ్యాలకు ప్రసిద్ధి చెందాయి ఇవి తరచుగా సంక్లిష్టమైన సమర్థవంతమైన కొరియోగ్రఫీని కలిగి ఉంటాయి ఈ నృత్యం దృశ్యాలు భారతీయ నృత్య కళాకారులకు ప్రేరణ మరియు స్ఫూర్తిని అందించాయి వారు తమ స్వంత నృత్య శైలులను అభివృద్ధి చేయడానికి వాటిని ఉపయోగించారు భారతదేశంలో అందరు ఇష్టపడే ఇప్పటికీ కొత్తగా అనిపించే కొన్ని నృత్య గీతాలు ఏమిటంటే అమృత హరే నుండి జయహో పంతొమ్మిది వందల డెబ్భై దేవదాసు నుండి మోహే చాహే రెండు వేల రెండు రెండో ఇద్దరి నుండి ఆటకోలే ఆట గజినీ నుండి తేరే గురు రెండు వేల ఎనిమిది ఈ గీతాలు అన్నీ వాటి సమయంలో ఇవి నేటికి ప్రజాధారణ పొందాయి అవి తరచుగా భారతీయ నృత్యం యొక్క వివిధ శైలులను కలిగి ఉంటాయి ఇందులో భారత నృత్యం ఒడిస్సీ శాస్త్రీయ నృత్యం మరియు లాటిన్ నృత్యం ఉన్నాయి